హలో యానం ఆ అవునండి వెంకటలక్ష్మినే ఆ అవునండి అవునండి నమస్తే అండి అవునా చూడలేదండి చూస్తానండి అవునండి పెట్టలేదండి మా బాబు కాని పెటేసారేమోనండి వచ్చాక అడుగుతానండి అవునండి ఆ సరే అండి ఆ చూడలేదండి ఆ ఆ సరే అండి అవునండి ఆయి ఆ సరే అండి ఎప్పుడండి రేపండి రెండు రోజులు

ఆ సరే అండి చదువుతాడు పుస్తకం తీస్తాడండీ సరే అండి రేపు సాయంత్రం చూస్తానండి అసలు చదువుతున్నాడో లేదో మా ఎదురుగుండా అయితే పుస్తకం తీస్తాడండీ మరి ఆ సరేనండి అలాగేనండి ఆ సరేనండి